మేమూ ఇక్కడ సిటీలో నివ నివసిస్తూ ఉంటాము కానీ మేము సెలవులు వచ్చినపుడు ఎండాకాలం సెలవులు వచ్చినపుడు ఇంకా ఏదన్నా దసరా సంక్రాంతి సె సెలవులు వచ్చినపుడు నేను మా సొంత ఊరుకి పోతూ ఉంటాను మా స్వగృహం అనేది నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా స్వస్థలానికి వెళ్ళినపుడు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మేము ఇక్కడ సిటీలో కిరాయికి ఉంటాము రెండు రూమ్ల రెండు రూమ్ల ఇల్లు తీసుకుని చాలీ చాలని ప్లేసులో అడ్జెస్ట్ అవుతూ ఇరుకిరుకు గదుల్లో అన్నీ సామాన్లు పెట్టుకుని అడ్జెస్ట్మెంట్ అవుతూ ఉంటాము అదే మా సొంతూరికి వెళ్ళినపుడు మన సొంతూరులో మన సొంతిల్లు ఉంటుంది అదే మన సొంతిల్లు చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది మళ్ళీ పెద్ద పెద్ద గదులతో ఉంటుంది మళ్ళీ చుట్టూ పచ్చని చెట్లు ఉంటాయి మళ్ళీ మన స్వగృహంలో మన సొంతిల్లు ఊర్లలో మన ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంటుంది ఆ ఖాళీ ప్లేస్లో మంచి రకరకాల పూల చెట్లు పండ్ల చెట్లు రకరకాలుగా ఉంటాయి ఆ పూల చెట్లను పళ్ళ చెట్లను మనం కు పూల చెట్లు అయితే తెంపుకుని జడలో పెట్టుకోవచ్చు అదే చెట్లు అయితే కా ఆకు అదే చెట్లు అయితే మనం అన్నీ రకాల పండ్లు తెంపుకుని తినొచ్చు అదే సిటీలో అయితే మనం రెంటెడ్ హౌజ్లో ఉంటే వాళ్ళు అసలు మనల్ని ఏమీ తెంపుకోనివ్వరు వాళ్ళ చెట్లు అని ఫీల్ అవుతుంటారు మనల్ని మాటిమాటికి హింస కించపరుస్తూ ఉంటారు వారి మాటలతో ఎందుకంటే వారివి సిటీలో సొంతిల్లు అని అదే మన గ్రామానికొస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన ఇంట్లో మనం ఎన్ని రోజులైనా ఉన్నా కానీ మనకసలు ఏమనిపియ్యదు మళ్ళీ స్వగృహం సొంతూరు నుంచి వెళ్ళీ సిటీకి వెళ్తే అసలు వెళ్లబుద్ధి కూడా కాదు మన మా సొంతూరులో అంటే నాకూ చాలా ఇష్టం ఎందుకంటే మా అని ఫీలింగ్ కలుగుతుంది అండ్ చుట్టుపక్ చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇంక మా సొంతూరులో జారుబండ అని ఒక పెద్ద బండ ఉంటుంది ఆ బండ పైకి వెళ్లి మా అక్క చెల్లెలము అన్నా తమ్ముళ్ళము బామ్మర్దులు వదిన మరదళ్ళము అందరం కలిసి వెళ్లి ఆ జారుబండ పైన ఊగుతూ ఇట్లా జారుతూ ఉంటాము ఇంకా మాకు మా ఊరిలో ఉయ్యాలలుంటాయి ఆ ఉయ్యాలలు ఊగుతూ ఉంటాం మంచి ఆకు పచ్చని మళ్ళీ పొలాలు వెళ్తే చక్కటి పచ్చని వరి పంటలుంటాయి వాటిని చూసినప్పుడల్లా మనసుకు ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి ఇంక మా ఊరిలో శివాలయం అని పెద్ద టెంపుల్ ఉంటుంది అది చాలా ఫేమసు ఆ టెంపుల్కి వెళ్తుంటే కూడా చాలా మంచి అన్ని కోరికలు నెరవేరిన ఫీలింగ్ వస్తుంది మళ్ళీ చుట్టుపక్ మా ఊరిలో కాలువ ఉంటుంది ఆ కాలువ మంచి ఆ పారే నీరు ఆ పచ్చటి పొలాలను చూస్తే ఆహ్లామే ఆహ్లాదమైన జీవితం అక్కడే గడపాలనిపిస్తుంది కానీ చదువుల వల్ల ఈ సిటీ లైఫ్కి రావాల్సి వచ్చింది